హలో హా మేడం చెప్పండి అవును ఎలక్ట్రీషనే అవును అంటే ఆ రోజూ కరెంటు లేదు కానీ అలానే ఎదో కొంచం అది కాకా నైట్ ఆల్మోస్ట్ మిడ్ నైట్ టెన్ పైన అయ్యింది అందుకే కొంచం ఫాస్ట్ ఫాస్ట్గా చేసి వచ్చేశాను సరేలేండి అయ్యో అవునా సరే సరే మా వాళ్ళను ఎవ్వరినైనా పంపిచ్చి మరి ఇంకొకసారి చెక్ చేయమని చెప్తాలేండి అక్కడ అవి స్విచ్చెస్ అన్నీ చేశాను లేదు లేదు లేదులేండి మేడం ఈ రోజు ఎలా అయినా పంపిచ్చేస్తాను అవునా మేడం కొంచం ఆ బల్పు టూబ్ వేరేది వేయాలి నేను మొన్న సార్కి చెప్తాను కానీ తను ఇక్కడ ప్రజంట్ ఇప్పుడు కరెంటు లేదు కదా ఇప్పుడు దాంతోనే అడ్జెస్ట్ చేసుకుందాము అనని చెప్పారని అందుకే నేను ఏం చెప్పలేదు ఈవిడ ఎలక్ట్రీషన్ వస్తాయి కదా అంతా చేంజ్ చేయిస్తే ఒకే ఓకే టుమారో మోర్నింగ్ మా వాళ్ళను పంపిస్తాను మీరు అవైలబుల్గా ఇంట్లో ఉంటారా ఒకేలేండయితే రేపు మోర్నింగ్ లేదు లేదు లేదు మేడం మొన్న కొంచం మీరు అర్జెంటు చేసారు అదీ గాకా టైం మరి చాలా లేటుగా అయిందనేసీ సడన్గా అన్ని సార్లు కాల్ చేసారని వచ్చాము ఆ రోజే చేప్పా చేంజ్ చేయాలి అనని ఇంక నైట్ టైం షాప్స్ ఏవీ ఓపెన్ చేసుండరు కదా అనేసి ఇంకా నేను కూడా ఉరికేతెలె ఉన్నదానితో సరేలే ఓకేలే అని అడ్జస్ట్ చేసా అట్లీస్ట్ నాతో ఉన్నా మన్నా తీసుకొనొద్దామనుకుంటే మా ఇల్లు మరీదూరంగా ఉంది అదే ప్రాబ్లం అవునా ఓకే ఓకే ఓకే ఓకేలేండి మేమొస్తే మా వాళ్ళను పంపిస్తాను పంపిచ్చి ప్రాబ్లం ఏంటో చూడమని చెప్తా అవునండి సరే సర్లెండి నేను పంపిస్తాలెండి కొంచెం బిజీగా ఉండి మీ కాల్ లిఫ్ట్ చేయలేదు ఏమనుకోకండి సరే ఓకే ఓకే తప్పకుండా పంపిచేస్తాను సరే సరేలెండి ఒకే